యా హలో చెప్పు చెప్పండి అంటే మేము చైన్స్ నెక్లసెస్ ఇలా డిజైన్స్ చూసి వచ్చామండి కాకపోతే ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా ఆఫర్ ఏమైనా ఉందా

అంటే ఇవి అన్నీ క్యాటగిరి ఇప్పుడు మేము ఏ ఐటెమ్ తీసుకున్నా ఇది వర్తిస్తుందా అండి లేకపోతే కొన్నిట్లిమీదే ఈ వ్యాట్ అవి ఉండకుండా మేకింగ్ చార్జెస్ అవి ఉండకుండా ఉంటాయా

అదేలేండి ఇప్పుడు ఇది స్కీమ్ డైమండ్ జ్యువెల్లరీస్ కూడా అవుతుందా అండి

ఓకే అంటే మినిమమ్ దీనికి ఎంత పే చేయాలి అని డిటెయిల్స్ ఏమైనా ఉంటాయా ఒకసారి మాకు ఇది నా వాట్స్అప్ నంబర్ అండి అలా డిటెయిల్స్ ఏమైనా షేర్ చేయగలరా ఓకే ఓకే మ్యాడమ్ అయితే షేర్ చేయండి షేర్ చేశాక నేను చూసి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ఓకే త్యాంక్ యూ అండి